హలో మీది ఫ్లవర్స్ షాపేనా మీ మీ ఫ్లవర్ షాప్లో ఏమేమి ఫ్లవర్స్ ఉంటాయి మాకు దసరా కోసం బతుకమ్మ కోసం కావాలి పెద్ద

మాకు బంతి పూలు పెద్ద పెద్దవి కట్టలు కట్టి ఉండాలి తంగేడు పువ్వులు కొంచెం కట్టలు కట్టి ఇలా మంచి ఇలా ఒకటే సైజు ఒకటే లాగా అన్నీ ఒకటే సైజు ఉండాలి పెద్ద పెద్దవి ఐదు కిలోలు కావాలి చామంతులు కొన్ని ఒక రెండు మూడు మాలలు కావాలి మా ఇంట్లో మేమందరం పెట్టుకోవడానికి ఒక సిక్స్ కావాలి చామంతి మాలలు ఇప్పుడే రాసుకోండి మేము చెబుతున్నవి పంపించండి మా అడ్రస్ పంపిస్తాను వాట్సాప్ లొకేషన్లో అక్కడికి పంపెయ్యండి అన్ని మనీ ఫోన్పే చేస్తా జాస్మిన్ కూడా కావాలి జాస్మిన్ ఒక సిక్సు ఒక ఆరు మాలలు కావాలి ఇవి చామంతిలో ఒక ఆరు మాలలు కావాలి కట్ల కుచ్చు కావాలి తంగేడు పువ్వు కావాలి బంతి పువ్వులు కావాలి టే టేకు పువ్వు బంతి పువ్వు మన బతుకమ్మకు అన్ని పువ్వులూ ఉండేటట్టు అవన్నీ కావాలి అవి అన్ని ఒక్కొక్క ఆరు కిలోలు కావాలి మనకి తక్కువ రేటు రేటు కాకుండా మంచిదే కానీ బాగుండాలి ఆ ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉండాలి మాకు మీరు అవి అన్నీ డెలివరి బాయ్తో పంపించండి అడ్రెస్ లొకేషన్ పంపిస్తాను వాట్సాప్లో ఓకే బాయ్ థ్యాంక్ యూ నేను మనీ ఫోన్పే చేస్తాను